నాకు సరైన సమయానికి మీరు డెలివరీ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఎంత వర్షం పడినా బిర్యానీ తీసుకొచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి అలానే మీ తెచ్చిన ఐటమ్స్ కూడా చాలా బాగుంది టేస్టీ గా ఉన్నాయి బిర్యాని చికెన్ బిర్యాని అవన్ని బాగున్నాయి ఏది కూడా పాడవలేదు అలానే చాలా వేడి వేడిగా తీసుకొచ్చారు నేను చల్లగా అయిపోద్ది వర్షానికి చల్లగా అయిపోతుందేమో అని భయపడ్డాను కానీ వేడిగా తీసుకొచ్చారు ఇంకా అందులో ఒకటి కూడా మర్చిపోకుండా తీసుకొచ్చారు తక్కువ సమయంలోనే తీసుకొచ్చారు తీసుకొచ్చినందుకు చాలా ధన్యవాదాలు అండి